అవునండి మేము ఏ రకంగా మీకు సహాయం చేయగలమండి అవునా అండి అంటే ఏం పండగని చెప్పగలరా అవునా అండి వీలవుతుందండి మా మేమేమి ఇంకా వేరే వాళ్ళకి ఏం తీసుకోలేదండి అవునా అండి అవునండి అంటే షా వండించమంటారండి మ్మ్ మ్మ్ ఓకే అండి ఇంకా పాపడాలు ఓకే అండి ఓకే అండి కానీ మేము మేము ఒక్కొక్క ప ఒక్కొక్క మనిషికి మేము వంద రూపాయాలనుకుంటున్నామండి కాదండి మాది చాలా కాదండి మాది చాలా ఆ రెస్టారెంట్ అండి చేస్తారు వంట మళ్ళీ మీరు అనేది ఒక్క రకం కాదు కదండీ ఇన్ని రకాలంటున్నాము కాబట్టి అంతమందికి మళ్ళీ వండాలంటే కూడా ప పడుతుంది కదండీ ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక నలుగురు వ వంట మనుషులను తీసుకొచ్చుకోవాలి వాళ్ళకి ఇవ్వాలి కదండి మరీ వంద రూపాయలు కాకుండా ఇంకా ఎనభై రూపాయలు అంటే తప్పై పోతుంది లేదండి డెబ్బై రూపాయలంటే మరీ తక్కువ అయిపోతుందండి లేదండి అవునా అండి కానీ డెబ్భై రూపాయాలంటే మరీ తక్కువ అయిపోతుందండి సరే మరి ఒక ఎనభై రూపాయలు ఇస్తున్నామండి ఓ మేము మంచి నాణ్యత ఉన్నదే పాటిస్తామండి మీరు ఇంకేమైనా వస్తువులు ఇంకేమైనా వంటకాలు చేయించాలనుకుంటే మళ్ళీ చెప్పండి ఓకే అండి సరేనండి అంతేనా సరేనండి మేమన్ని వండిస్తామండి మంచి వాళ్ళతో పండిస్తామండి ఓకేనండి సరేనండి ధన్యవాదాలండి